హలో జితేందర్ కంప్యూటర్స్ అండ్ బుక్ స్టోరేనా అన్న మాట్లాడేది సార్ మా దగ్గర లాస్ట్ సెమ్మువి బుక్స్ ఉన్నాయి అవి మాకిప్పుడు అంటే త్రీ వన్ జే ఎన్ టూ హెచ్ అండి మాది త్రీ వన్ జే ఎన్ టూ బుక్స్ త్రీ వన్ ఉన్నాయి మా అంటే ఇప్పుడు నా దగ్గర బుక్స్ ఉన్నాయి మీరు ఇస్తారా అంటే ఏమన్నా ఎక్స్ట్రా మనీ ఏమన్నా పడతదా ఎక్కువ మనీ సరే అండి అంటే మీరు ప్రైజ్ జెప్తే నేను చుద్దామని అండి మీరు ప్రైజ్ చెప్పే దాన్నిబట్టి ఇచ్చి నేను తీసుకుందామని అనుకుంటున్నాను అవునా అండి

థర్టీ పర్సెంటా అండి ఇంకేమి ఎక్కువుండదా అదేమీ అదేమీ లేవండి అలా ఏమీలేవు గానీ మాకు దానికి పేపర్ కవర్ ఉన్నది బుక్ కవర్ ఉంటది కదా అది కొంచెం చిరిగి ఉన్నదండి మా దగ్గర సెవెన్ బుక్స్ ఉన్నాయండి మీరు కొంచెం మీ స్టోర్ అడ్రస్ చెప్పగలరా స్టోర్ అడ్రస్ చెప్పగలరా ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ టుమారో వచ్చి విజిట్ అయితాను టుమారో వచ్చి కలుస్తాను రేపు వచ్చి కలుస్తాను మిమ్మల్ని థ్యాంక్ యూ సార్